మా తోటలో చీడపురుగులు చాలానే ఉండేవి అన్నమాట వాటిని మేము చాలాసార్లు గమనించాము అట్లా గమనించి గమనించి అవి ఎన్నిసార్లకి పోకపోగా వాటిని మేము ఏమి చేసాము అంటే ఒక బిందెటి నీళ్ళల్లో నీళ్ళు తీసుకొని అందులో ఒక రెండు మూడు డబ్బాల చీడపురుగులను తొలగించే మందును పోసి బాగా కలిపేసి ఆ మందుని ఆ చెట్ల మీద చల్లడం చేసాము అట్లా చల్లడం వలన చీడపురుగులు కనిపించకుండా పోతాయి ఆ చీడపురుగులు రావడం వల్ల పండ్లు పువ్వులు సరిగ్గా పూయ పూయవు అన్నమాట అందుకోసం మేము ఇలాంటివి ఉపయోగించేవారము అన్నమాట అది ఒక్కటేసరికి పోదన్నమాట అట్లా ఒకటేసారి చీడపురుగుల మందు పోయగానే పోదన్నమాట అట్లా పోకపోవడంతో రెండు మూడుసార్లు పోయాల్సి వచ్చేదన్నమాట అట్లా పోయడం వలన పోతుందన్నమాట